హలో ఎవరు అవునండి ఏం కావాలి ఓకే ఎలాంటివి కావాలి ఓకే సైజ్ ఎంతా మీది ఓకే ఫ్లాట్స్ షూస్లో కావాలా ఇంకేమన్నా కావాలా ఇంకేమన్నా తీసుకుంటారా ఫ్లాట్స్ అయితే స్టార్టింగ్ రేట్ టూ హండ్రెడ్ నుంచి ఉంది షూస్ అయితే ఫైవ్ హండ్రెడ్ శాండడిల్స్ ఉన్నా అవి స్టార్టింగ్ రేట్ ఫోర్ హండ్రెడ్ నుంచి

బాయ్స్లో కూడా ఉన్నాయి శాండిల్స్ ఉన్నాయి షూస్ ఉన్నాయి స్పైక్స్ ఉన్నాయి ఫ్లిప్ ఫ్లోప్స్ ఉన్నాయి మీకేమి కావాలి అంటే మీకు మీకేవి కావాలి చెప్తే ఓకే షూస్ స్టార్టింగ్ రేట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మీకేది కావాలి షూస్ తీసుకుంటారా బాయ్స్లో నుంచి హలో ఏం కావాలి ఎందులో బాయ్స్ కా గర్ల్స్ కా మీకు ఏ కంపెనీ కావాలండి స్పెసిఫిక్గా మీరు ఎలాంటివి చూస్తున్నారు ఉన్నాయండి అవి వాటికి స్టార్టింగ్ రేట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్స్కి షూస్కి థౌజండ్ వేరే కంపెనీ కంపెనీ బట్టి ఇప్పుడు ప్యారగాన్ అయితే స్టార్టింగ్ రేట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్కి అదే షూస్కి అయితే సెమ్ థౌజండ్ బాయ్స్వి కూడా ఏమన్నానా తీసుకుంటారా ఏం ఏం కావాలి ఓకే సెమ్ కంపనీఏ కదా వి ఓకే అండి థ్యాంక్ యూ